హలో అత్యవసర సేవలు హో మీరు సమాధానం ఇచ్చినందుకు ధన్యవాదాలు నాకు త్రీవమైన నొప్పిగా ఉంది మరియు నాకు వెంటనే సహాయం కావాలి కాబట్టి నేను కాల్ చేస్తున్నాను నా స్థానం నూట ఇరవై మూడు మెయిన్ స్ట్రీట్ సిటీ పార్క్ దగ్గర నేను నా అపార్ట్మెంట్లో మొదటి అంతస్తులో ఉన్నాను నా పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి ఉంది మరియు అది నా వీపు వరకు ప్రసారిస్తుందని నేను భావిస్తున్నాను నాకు శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది ఉంది మరియు నేను సృహ కోల్పోవచ్చు ఏమి జరుగుతుందో నాకు ఖచ్చితంగా తెలియదు కానీ నాకు తక్షణ వైద్య సహాయం అవసరం కావచ్చు దయచేసి దయచేసి నా స్థానానికి అంబులెన్స్ లేదా అత్యవసరం ప్రతిస్పందనలను వెంటనే పంపగలరా నాతో ఎవరూ లేరు మరియు నేను ఆసుపత్రిలో నన్ను నేనే డ్రైవ్ చేసుకోలేనని నేను అనుకుంటున్నాను ఆదనంగా దయచేసి సమీపంలోని ఆసుపత్రి అత్యవసరం గదికి దిశా నిర్దేశనం చేయగలరా నేను ఎక్కడికి వెళుతున్నానో మరియు త్వరగా అక్కడికి ఎలా చేరుకోవాలో తెలుసుకోవాలి అనుకుంటున్నాను నేను సహాయంగా డ్రైవ్ చేస్తే సరేనా లేదా అంబులెన్స్ కోసం వేచి ఉండాలి దయచేసి నాకు తెలియజేయండి మీకు నా నుండి ఏదైనా అదనపు సమాచారం కావాలా లేదా సహాయం కోసం వేచి ఉన్నప్పుడు నేను అనుసరించాల్సిన ఏవైనా నిర్దిష్ట సూచనలు ఉన్నాయా నేను మీతో లైన్లో ఉండాలా లేదా నేను ఫోన్కి వచ్చేసి అంబులెన్స్ కోసం వేచి ఉండాలా

మరియు ఇంకొక విషయం దయచేసి పరాడేమిక్స్తో నాకు ఎలర్జీ ఉందని చెప్పండి చరిత్ర ఉందని మీరు చెప్పగలరా వారు వచ్చినప్పుడు వారికి దాని గురించి తెలుసని నేను నిర్దయించుకోవాలి అనుకుంటున్నాను